హలో రోష్ని ఎం త్రి ఎలా రాశావె నేను బాగానే రాశానే ఎం వన్ పర్లేదు ఎం టూ అయితే చాలా ఈజీ ఎం త్రీ అయితే కొంచెం కష్టంగా ఇచ్చాడు నువ్వెలా రాశావు ఎం వన్లోనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మళ్ళీ మనకి సార్ చెప్పారు చూసావా ఇంపార్టెంట్ టాపిక్స్ అవే వచ్చాయి సో నాకది ఈజీగా అనిపించింది కానీ సార్ చెప్పినవే రావడం చాలా గ్రేట్ ఫస్ట్ నుంచే స్టార్ట్ చేశాను ఎం వన్ అయితే ఎం టూ కూడా అలాగే కాని ఎం త్రీ అయితే లాస్ట్ నుంచి రాసాను ఫస్ట్ యూనిట్లో రావు కదా అని అంటే నాది ఫస్ట్ యూనిట్ అదే సెకండ్ యూనిట్ కొంచెం టఫ్గా ఇచ్చాడు ఫిఫ్త్ ఫోర్త్ థర్డ్ ఈజీగా ఇచ్చాడు అన్నమాట నీవి ఎలా ఇచ్చాడు పేపర్ నేను రాసింది మనకి సెవెంటీ మార్క్స్కి కదా నాకు తెలిసి ఒక ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ అలా వస్తాయి బాగానే ఉంది కొంచెం అది ఇంకొంచెం బాగా ఇచ్ఛుంటే ఇంకా బాగుండును ఎందుకంటే ఈ ఎం త్రీ అనేదంట చాలా యూస్అంట కదా ఇండస్ట్రీలో కూడా యూస్ అవుతుంది ఇండస్ట్రీ సెక్టార్లో అన్నాడు సార్ ఎం టూ పర్లేదే ఎం టూ అన్నీ సెట్స్ గురించి ఆ నెక్స్ట్ మనకి టెన్త్లో ఇంటర్లో కూడా విన్నట్లుగా ఉన్నాయి కాబట్టి ఈజీగా రాయడానికి అనుకువగా ఉంది అది ఏమో అసలు వర్ణహాలైతే ఏం తెలీదు అన్నారు దీపు వాళ్ళేమన్నారు పొనీలే ఎం త్రీ కొంచెం టఫ్గా ఉంది ఇంకేంటీ తర్వాత ఇంకేం రాశావు అయినా పి అండ్ ఎస్ ఎంఎస్సిఎస్ బాగా ఇచ్చాడు పేపర్ ఎమ్ఎస్సిఎస్ చాలా ఈజీగా ఉంది అండ్ అవి జీరో వన్ వన్ జీరో అయితే వన్ ఎండ్ గేట్ గేట్సే కదా మనకి ఈసీఈతో కూడా ఉంటుంది ఇంట్రాక్షన్ అని ఆ సుబెక్ట్ పెట్టారంట మనకి అవును అండ్ నెక్స్ట్ థిరిటికల్ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ కదా ఇప్పుడు ఏమో ఓన్లీ థిరిటికల్ ఉండేసరికి కొంచెం బోరింగ్గా కూడా ఉంటుంది ప్రాక్టికల్ అంటే స్టెప్ బై స్టెప్ వచ్చేది థిరటికల్ కదా ఊహించి రాయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ బట్టి పట్టే వాళ్ళు ఏంటంటే అదే రాయడం వల్ల మర్క్స్ ఏంటి రెడ్యూస్ అయిపోతాయి పర్లేదే బాగానే రాశాను నువ్వు బాగానే రాశావు కదా ఇంకేంటి ప్రిపేర్ అవుతున్నావా గేట్కీ గట్రా అం మాథ్స్ ఉంటుంది కదా ఎక్కువ

ఎం వన్ కావాలి ఎం టూ కావాలి ఎం త్రీ కావాలి మాథ్స్ మొత్తం కావాలి ఆప్టిట్యూడ్ కావాలి అంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ మర్చిపోతాం కదే లేదు స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను ఈరోజు నుంచి ఒక ప్లానింగ్ అనేది ఉంటే బాగా రాయడానికి ఉంటుంది నువ్వేమైనా ఇండస్ట్రీ సెక్టార్ వైపు ఏమైనా ఎగ్జామ్స్ రాస్తే నాకు చెప్పు మన ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలిసినా ఇన్ఫార్మ్ చేయమంటాను నువ్వు చెయ్యమను ఇంకా చాలా మాథ్స్ గురించే మొత్తం టాపిక్స్ అంతా కాలేజీలో మాథ్స్ లేకపోతే ఏం లేనట్టుంది అయినా మనం ఎం త్రీ అంత ఎలా నేర్చుకున్నాం పర్లేదు బాగానే రాసాం కదే దాన్ని బట్టి చెప్పచు ఏంటో ఔనా రిజల్ట్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది అయినా తర్వాత మన మాథ్స్ సర్ ఏంటంటే పర్టికులర్గా ఇవే వస్తాయని చెప్పకుండా మొత్తం అన్ని అవి ఇంపార్టెంట్ అని చెప్పడం వల్ల మనకి కూడా మాథ్స్ నేర్చుకోవాలి అని అనిపించింది నాకు బయం పోయింది చాలా ఇదైపోయాం సరే అయితె నువ్వు ప్రిపేర్ అవ్వే బాయ్